తెలంగాణలోని కళ హస్తకళరంగ గ్రామీణ ప్రాంతాలలో దేవుళ్ళు జంతువులు పురాణ గాథలు వంటి సాంస్కృతిక చిహ్నాలను అర్థాలను దాని రూపాలు నమూనాలలో చాలా సహజంగా కళాత్మకంగా చేర్చుకుంటుంది ఉదాహరణకు మట్టితో చేసిన బొమ్మలలో కుండలపై వస్త్రాలపై దేవుళ్ళ బొమ్మలు జంతువుల బొమ్మలు పురాణ గాథలకు సంబంధించిన సన్నివేశాలు చెక్కబడి ఉంటాయి ఈ నమూనాల నమూనాలు కేవలం అందానికే కాదు వాటి వెనుక లోతైన సాంస్కృతిక అర్థాలు కూడా ఉంటాయి ప్రకృతిలోని అంశాలు రేఖాగణిత నమూనాలు కూడా తెలంగాణ కళలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి ప్రకృతి పెరుగుదల పెరుగుదలను సూచించే పూలు ఆకులు తీగలు వంటి నమూనాలు వస్త్రాలపై కుండలపై లోహపు వస్త్రములపై కనిపిస్తాయి రేఖాగణిత నమూనాలు అంటే త్రిభుజాలు వృత్తాలు వంటివి కూడా కళలో బాగా ఉపయోగపడతాయి ఈ నమూనాలు క్రమబద్ధతను సమతుల్యతను సూచిస్తాయి తెలంగాణ కళాకారులు ఈ నమూనాలను తమ సృజనాత్మక కథతో చేసి అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తారు ఇలా తెలంగాణలోని కళ హస్తకళ గ్రామీణ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి